మా గ్రామంలో అప్పులు తీసుకోవటం చాలా సాధారణంగా జరుగుతాయి ఎందుకంటే చాలా మంది కూలి పనులు చేసుకునేవారు గట్రా వాళ్ళ పిల్లలకి పెళ్ళి చేయడం కోసం అప్పులు చేస్తూ ఉంటారు అనమాట ఆ పనినిమిత్తం వాళ్ళు అప్పులు చేస్తారు తర్వాత ఇల్లు కట్టుకోవడం కోసం అప్పుచేస్తారు అప్పు కోసం వేరే ఎవరి దగ్గరికి వెళ్తారంటే ధనవంతుల దగ్గరకి వెళ్తారు మంచి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వడ్డీకి అప్పులు చేస్తూ ఉంటారు అనమాట ఆ అప్పులు తీసుకోవడం వల్ల వాళ్ళు ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటారు ఇ అందుటిలో ఏమిటంటే అవి వాళ్ళ అప్పు సమయానికి తీర్చకపోతే ఆ ఇచ్చిన అప్పు ఇచ్చిన ఆయన వాళ్ళని చాలా ఇదిగా మాట్లాడుతారు ఇంటికి వచ్చి గొడవ చేయడం ఇంట్లో వస్తువులేవన్నా తీసుకు వెళ్ళి పోతాను అనడం గట్రా చేస్తారు ఆ టైమ్ ఆ సమయంలో వారు చాలా ఆ మాటలకి గట్రా వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతుంటారు వాళ్ళు చాలా ప్రభావితం అయిపోతారు అన్నమాట మాటలకి